హలో హలో బాగున్నారా అండి చాలా రోజుల తర్వాత షాపుకి వచ్చాము బాగున్నాం ఏమేం మోడల్స్ వచ్చాయి షూస్ కానీ చప్పల్స్ కానీ ఇంకేమైనా మోడల్స్ కొత్త మోడల్స్ వస్తే చూపించరా అవునా కాదు మా కాలేజీలో షూస్ వేసుకు రమ్మని చెప్పి అంటున్నారు సో అందుకోసమే నాకు మంచి షూస్ కావాలి మంచి క్వాలిటీ షూస్ కావాలి చూపించండి మంచి బ్రాండ్ కంపెనీ నాకు లైట్ పింక్లో ఇంకా వైట్ ఏదైనా నార్మల్గా మంచి లైట్ కలర్స్ ఉన్న షూస్ చూపించండి కాకపోతే ఏమంటారు మన కాలికి కంఫర్ట్గా మెత్తగా వాషెబుల్ అయ్యేటట్టు ఉండాలి ఓకే చూపించండి నా సైజ్ వచ్చి సెవెన్ ఓకే చూపించండి ఒక టూ త్రీ మోడల్స్ చూపించండి ఏది నచ్చితే అది తీసుకుంటాను ఈ పింక్ షూస్కి లేస్ లేకుండా జస్ట్ నార్మల్గా లేవా బాగుంది కానీ ఇది కలర్ కొంచెం అంటే నాకు సెట్ కాదేమో నేను బ్లాక్ ఉన్నా కదా అందుకోసమని యెల్లోనా యెల్లో బాగుంటుంది యెల్లో అవునా ఇప్పుడైతే ప్రజెంట్గా ఏవి బాగుంటాయో కొన్ని ఇవ్వండి అవి చూసి ప్రజెంట్గా ఇప్పడు తీసుకుని వెళ్ళిపోతా వన్ వన్ పెయిర్ ఓకే చూపించండి ఒకసారి